నాకు నా పని చేసే ప్లేస్లో నా యొక్క వ్యక్తిగత లక్ష్యాలు నాకున్నదండి ఎందుకంటే నేను ఒక ఏజెంట్లాగా పనిచేస్తూ ఉంటాను సో నేను ఎటు ఎంత కష్టపడైనా నేను టీం లీడర్ అవ్వాలని నాకు చాలా ఆకాంక్షగా ఉంది ఎందుకంటే టీం లీడర్ అయితే నాకు చాలా నచ్చుతుంది ఒక టీంని మనం మెయింటైన్ చేయచ్చు ఒక ఇరవై మంది మన కింద ఉంటారు మనము చెప్పింది చేస్తారు మనల్ని వెయిట్ మైన్టైన్ వాళ్ళని మనము మెయింటైన్ చేయచ్చు అండ్ మనకి శాలరీను బాగుంటుంది మనకు మంచి పేరొస్తుంది మన టీమ్ని బాగా పనిచేపిచ్చి మన మేనేజర్స్కి దగ్గర చూపిచ్చామంటే మనకు ఒక మంచి అప్రిసియేషన్ ఒక మంచి పేరు వస్తుందన్నమాట న నన్ను ఇది ప్రేరేపించింది మా టీం లీడరు తను చేసే పనులు చూసి ఎందుకంటే తను అంత బాగా వర్క్ చేస్తాడు వన్ మా దగ్గర వర్క్ చేయిస్తాడు సో మాకు వర్క్ చేయించి తను బట్ మేనేజర్ దగ్గరికి మొత్తం మా వర్క్ మొత్తం వాళ్ళకి అప్డేట్ చేసి అప్రిసెషన్ తీసుకొని మాకు కూడా ఇస్తారన్నమాట సో అదే విధంగా నాకు తనని చూసి అదే లాగా నేను కూడా అవ్వాలి అని నాకు ఒక కోరిక కలిగింది ఒక ఆకాంక్ష సో దానివల్ల నేను కూడా ఎట్లా అయినా కష్టపడి బాగా పర్ఫార్మన్స్ నాకు ఇచ్చిన వర్క్ని ఆన్ టైం ఫినిష్ చేస్తూ అండ్ కరెక్ట్గా ఫినిష్ చేస్తు ఏమీ తప్పులేమీ లేకుండా ఆన్ టైం కరెక్ట్గా ఫినిష్ చేస్తు ఒకవేళ నాకు ఇచ్చిన వర్క్ నాకు అసైన్ చేసిన వర్క్ ముందు అయిపోతే నా టీమ్ నా కొలీగ్స్ వర్క్ కూడా నేనే చేసి పెడుతు వాళ్ళకి తగిన సహాయం

నేను కంప్లీట్ చేసుకుంటూ రావాలి అండ్ అదే విధంగా నేను ఆన్ టైం ఆఫీస్కి వచ్చి లాగిన్ అవ్వాలి అండ్ వెళ్ళాలని అనుకుంటూ నేను ఇది ఇది ఈ విధంగా నేను దాన్ని సాధించడానికి నేను కష్టపడుతు ఉన్నాను